హలో అయ్యో మాకు మొబైల్ కావాలి సార్ మాకు అంటే మీ దగ్గర ఏ ఏ టైప్ ఎన్ని టైప్స్ ఉన్నాయి మొబైల్ అంటే ఎంత రేట్ వరకు

అంటే ఒక ట్వంటీ థౌసండ్ రేంజ్లో ఏం లేవా ఓకే అంటే చెప్పడానికి అవుతుందా అంటే ఏమేమి మొబైల్స్ అని ఓకే ఐఫోన్ ట్వంటీ థౌసండ్ బడ్జెటా సార్ ఓకే ఓకే రెడ్మిలో కావాలి సార్ మాకు

అంటే ఫీచర్స్ అని ఏం లేదు కానీ ఒక ట్వంటీ థౌసండ్ లోపు బడ్జెట్స్ ఉంటే కావాలి మాకు

ఓకే

ఫ్రీగానా అంటే ఏ ఏదైనా సరేనా అచ్చ ఏవేవి కొంటుంది ఓహో అంటే ఎక్కుడ ఉంది సార్ ఇది స్టోరు

సరే సార్ థ్యాంక్స్ వస్తాను ఓకే సార్